ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సాంప్రదాయ కళలు ఏంటంటే భరతనాట్యం కూచిపూడి పాటలు పాడడం కోలాటం చేయటం భజనలు చేయటం ఇవి అన్ని సాంప్రదాయ కళలు మనకి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ నామ సంకీర్తన చేయటం అట్లాగే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అంటూ ఏకాహాలు చేయటం భజనలు చేయటం పాటలు పాడటం గుళ్ళలోకి వెళ్ళినప్పుడు మనం పూజలు చేయటం స్వామికి నమో భగవతే వాసుదేవాయ నమో ఆంజనేయ అట్లా శివుడిని విష్ణుమూర్తిని ఆంజనేయస్వామిని అనేక నామాలతో సహస్రనామాలతో అష్టోత్తరాలతో మనకి పూజ చేయటం అట్లాగే ధ్యానంలో స్వామివారిని మనం ఆయన రూపాన్ని చూస్తూ ధ్యానం చేయడం కూడా సాంప్రదాయమే చేతి పనులేంటంటే కుండలు చేయటం చీరలు చీరలు నేయటం వస్త్రాలు నేయటం మగ్గాల మీద అట్లా అవన్నీ చేతి పనులు కుండలు ఎలా చేస్తారంటే ఒక కుండలు చేసే ఆయన ఒక బంకమన్నును తీసుకొచ్చి దాన్ని బాగా మెదిపి రాళ్ళు లేకుండా ఏమి లేకుండా చూసి దాన్ని ఏరి దాంట్లో నీళ్ళు పోసి బాగా మెత్తగా నలిపి దాన్ని ఒక మరలాంటిది ఉంటది దాంట్లో వేసి మెత్తగా తిప్పి తన కస్తాంతో కుండ ఆకారాన్ని మనము ఏదైనా చేయాలనుకున్నా ప్రమిద చేయాలనుకుంట్నామ కుండ చేయాలనుకుంట్నామ జగ్గు చేయాలనుకుంట్నామ అలాగే దీపంతో రకరకాలగా ఇప్పుడు మనం దీపాలు వెలిగించేయ్యి రకరకాలగా వస్తన్నాయి అవన్నీ ఎంతో కష్టపడి చేతి పనులు చేసేవాళ్ళు ఎంతో కష్టంతో చేస్తున్నారు అలాగే ఫ్లవర్ వాజ్లు చేస్తున్నారు మనము ఇంట్లో వాడేసిన నైటీస్ అదే నైటీతో చీరల్తో మనకి డబ్బుల ఖర్చు లేకుండా కాళ్ళు తుడుచుకునే పట్టెలేంటి కిటికీలకి కర్టెన్స్ ఏంటి అలాగే మిక్సీల మీదకి పైన వేసుకోటానికి అవన్నీ కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోకుండా అందరూ ఆడవాళ్ళు ఎంతో కృషి చేసి ఒక ఐదారుగురు కలిసి ఒక కుటుంబంగా ఏర్పడి ఆ చేతి పనులు చేస్తున్నారు అలాగే చెక్క పనులు చెక్క పనుల్లో కూడా ఎంతో బొమ్మలు ఎన్నెన్నో చెక్క బొమ్మలు ఉయ్యాలలు స్వామి వారికి పవళింపు సేవకి బల్లలు అలా ఎన్నో చేస్తున్నారు ఎన్నో విగ్రహాలని చేస్తున్నారు అట్లాగే వస్త్రాలు వస్త్రాలంటే ఈ పద్మశాలిలు దేవాంగులు వీళ్ళంతా ఎంతో కష్టపడి మగ్గాల మీద ఎంతో ఉన్నతంగా అందరికీ నచ్చే విధంగా విదేశీయులు కూడా మన వస్త్ర సాంప్రదాయాన్ని చూసి మెచ్చుకొని మన చీరలేంటి మన వస్తువులేంటి కొనుక్కొని వెళుతున్నారు మనకి అగ్గిపెట్టెలో పట్టేంత చీరని కూడా మన నేత వాస్త్రాల్లోళ్ళు నేత పారిశ్రామికులు తయారు చేస్తున్నారు గాంధీజీ గారు కూడా అప్పట్లో మన వస్త్రాలను చూచి మనము నేత వస్త్రాలనే ధరించాలి అని బ్రిటిష్ వాళ్ళని కూడా తరిమికొట్టేసి వాళ్ళ వస్తువులు వాళ్ళ వస్త్రాలు వద్దు మన వస్త్రాలే వేసుకోవాలి మగ్గాల మీద నేసిన వస్త్రాలనే వేసుకోవాలి మనము మన వారికి మన కష్టపడి జీవులకి కష్టపడే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనము పని కల్పించాలి మన దేశంలో తయారైన వస్త్రాలకే మనము విలువనివ్వాలి అని అప్పట్లోనే ఎన్నో సార్లు గాంధీజీ గారు కూడా మనకి చెప్పి ఉన్నారు ఎంతో మంది కద్దర్నే వాడండి అన్నారు ఇప్పటికి కూడా సిల్కు బట్టలు వేసుకుంటే చర్మ రోగాలోస్తయ్యని వాటికి వస్తాయని మనకి కాటన్ చీరలు పైజామాలు లుంగీలు పంచలు అన్నీ కూడా నేతవే వస్తాయ్ అంతకుముందు కూడా ఈ నేత వస్త్రాలని చిన్న మిల్లులాగా పెట్టుకొని మిషన్ల మీద కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఎంతో మంచిగా వృద్ధిలోకి వచ్చింది అందరూ కూడా మన సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తున్నారు ఇంకా కొంచెం చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కూడా మన పద్ధతిని పాటిస్తూ మన వస్త్రాలని వేసుకుంటూ ఆభరణాలు ఆభరణాలంటే ఇళ్ళల్లో పిల్లలేంటి పెద్దలేంటి అమెరికా అటు దేశాల్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ డబ్బుల్ని సంపాదించుకోవాలి అని నియమం ఉంది అలాగే పిల్లలు కష్టపడి బొమ్మలు చేయటం అట్లాగే ఫ్లవర్ వాజ్లు అల్లటం పూలు చేయటం గాజులు గాజులు తయారు చేయటం చీరలు కుట్టటం అలా ఎన్నో పనులు చేస్తున్నారు జానపద పెయింటింగ్లు బాపూజీ బొమ్మలేంటి జవహర్ లాలు వీళ్ళవి బొమ్మలేంటి రాముడు సీతా బొమ్మలేంటి పెళ్ళిళ్ళకి మనము తెరచల్లాగా పెడతాం దాని మీద మన నూతన వధూవరుల బొమ్మలు కొబ్బరి చెట్లు సాంప్రదాయంగా ఉండేట్లు వాటన్నిటినీ కూడా పెడుతున్నారు విజ్ఞాలు కలగకూడదని మన సాంప్రదాయంగా విఘ్నేశ్వరునిని కూడా పెడుతున్నారు అట్లాగే భజన్లు చేసేటప్పుడు తప్పెట్లు బుడతలు ఇవన్నీ ఎన్నో పరికరాలను ఉపయోగించి మనం ఎంతో ఇష్టంగా మన సాంప్రదాయంలోనే మనం చేస్తున్నాము మనము మన సాంప్రదాయాల్ని గౌరవించాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి